మేము కొన్నాళ్ళు ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ తోటి కొన్ని ఇంట్లో పెంచుకునే మొక్కలు ఉంటాయి కదా గులాబీ మొక్కలు అని బంతి మొక్కలు మామిడి మొక్కలు అని అవన్నీ ఉంటాయి కదా సన్నజాజి ఇలాంటివి మేము వచ్చేటప్పటికి నీళ్ళు లేక చనిపోతాయని భయం వేసి నేను ఎవరికన్నా మనిషికి అప్పజెప్పి వెళ్తాను నేను వచ్చేవరకు ప్రొద్దున సాయంత్రం నీళ్ళు వేస్తారు వాళ్ళు మొక్కలని బాగా చూస్తున్నారా లేదా నేను రోజు ఫోన్ చేసి అడుగుతాను వాళ్ళని అందుకే వాళ్ళు రాని పక్షంలో కూడా పక్క వాళ్ళని కూడా నియమిస్తాను వాళ్ళు కూడా వచ్చి చూసుకుంటారు ఈ విధంగా మొక్కలు చనిపోకుండా వాటిని కాపాడుతారు